అమెజాన్ బిగ్ బాస్కెట్ నుండి నేను ప్లాస్టిక్ డబ్బాలో చిన్న చిన్నవి బుక్ చేసుకున్నానండి ఈ మా ఇంటికి వచ్చినాయి అవి చాలా చూడటానికి చాలా అందంగా ఉన్నాయి కానీ ఏంటంటే పైనేమో ప్లాస్టిక్ అన్నారు కింద ఏమో మనకి సీసాలు అన్నారు కానీ అంతా కూడా ప్లాస్టికె మొత్తం అన్ని కూడా ప్లాస్టికె ఈ చాలా రోజులు అయిపోయినాయి కొంత రోజులు అయిన తర్వాత ప్లాస్టిక్వి కొంత పాడైపోతున్నాయండి పాడైపోవడం ఏంటి అంటే అవి కొన్న పొరలు పొరలు పొరలుగా ఊడిపోవడం అవి పెంచు పెంచులుగా ఉండడం విరిగిపోవడం అవి మన వేసుకున్న సామాన్లు కూడా ఈ పొరలు మనం వేసుకుంటున్నాము కదా అని చెప్పేసి ఆ యొక్క సామాన్లు ఈ ప్లాస్టిక్ కలిసిపోవడం వల్ల మనం తిన్న ఆహారంలో ఈ ప్లాస్టిక్ కలిసిపోతుంది మనకి కొం తకాలానికి మనకు ఆరోగ్యం ప్లాస్టిక్ వల్ల ఆరోగ్యం బాగా క్షీణిస్తుందండి ఈ ఈ క్షీణించ మూలంగా మనకు చాలా నష్టం జరుగుతుంది ఈ నష్టం జరిగిన మూలంగా మనకి ఈ ప్లాస్టిక్ వల్ల చాలా నష్టపోతున్నాము ఈ బయట పడేసిన వల్ల బయట బయట కూడా మనకి కింద భూములు ఇంకవటం కాని ఆ ఇది భూమిలో ఇంకిపోవడం కాని అలాంటివి జరుగటం లేదు దాన్నిబట్టి వాతావరణం కూడా చేంజ్ అవుతుంది దీన్ని యొక్క ప్లాస్టిక్ వల్ల ప్లాస్టిక్ వల్లే చేంజ్ అవుతుంది కానీ దాని దాని గురించి ఏంటంటే ప్లాస్టిక్ వాడటం చాలా చూడటానికి చాలా చాలా అందంగా ఉంటాయి కానీ కొంతకాలానికి చాలా పాడైపోవడం కారణం ఇది ఈ ప్లాస్టిక్ కొంతగా కొంత విధానం ఏంటంటే దీని యూస్ కష్టంగానే ఉంటుంది ఏది వండుకున్నా పాడయ్యేది కొంత పాడైపోతుంటే అది తినేటప్పుడు స్మె స్మెల్ రావడం ఆ స్మెల్ మళ్లీ తినకపోవడం అది చిన్న చిన్న పిల్లలకు అయితే మనం పెద్దలకు అయితే కొద్దిగా తట్టుకుంటాం చిన్న చిన్న పిల్లలకి పెడితే వాళ్ళ అనారోగ్యం పాడైపోవడం వాళ్లకి అరగ పోవడం ఆ ప్లాస్టిక్ ప్లాస్టిక్లాగే కడుపులో ఉండిపోవడం అలాంటివన్ని జరుగుతున్నాయి అండి ఇలాంటివన్నీ కూడా ఏమీ కూడా ప్లాస్టిక్ మాత్రం తగ్గించడం చాలా మంచిది మనకి అన్ని కూడా సీసాలు వాడటమే బాగుంటుంది కానీ నువ్వు ప్లాస్టిక్ మీ ఎవరైనా సరే కొంతకాలం వాడేసి మీరు ఉన్న వాటిని అసలు ఆడకుండా ఉండడమే బెటర్ ఏది కూడా ఏ ప్లాస్టిక్ యొక్క బాటిల్స్ కానీ లేకపోతే ఇంకోటి కాని ఇంకోటి ప్లాస్టికె వాడకూడదు దాని గురించి ఎటువంటి ప్లాస్టిక్ వాడకూడదని మిమ్మల్ని అందరిని కోరుచున్నాను